ఫైవ్ డిస్టిక్స్ నేమ్స్ నంబర్ వన్ గోదావరి నంబర్ టూ శ్రీకాకుళం నంబర్ త్రీ విజయవాడ నంబర్ ఫోర్ చిత్తూర్ నంబర్ ఫైవ్ కడప నంబర్ సిక్స్ నెల్లూరు నంబర్ సెవెన్ గుంటూరు అండ్ ఆల్సో